మేడం ఏం కావాలి మీకు ఏ బిర్యానీ కావాలండి చెప్పండి మీరు లిస్టులో అయితే రావులపాలెం అయితే కుండ బిర్యానీ ఫేమస్సు రాజమండ్రి అయితే చికెన్ బిర్యానీ ఫేమస్సు భీమవరం అయితే మటన్ బిర్యానీ ఫేమస్సు రకరకాల బిర్యానీలు ఉన్నాయి మీకేం కావాలి చెప్పండి

చికెన్ బిర్యానీ నూట పది రూపాయలండి చికెన్ దమ్ బిర్యానీ నూట యాభై అండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే నూట ఇరవై అండి మటన్ దమ్ బిర్యానీ స్పెషల్ అయితే ఎస్పి చికెన్ ఫ్రైడ్ రైస్ ఉందండి స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటుంటుంది అది టేస్ట్ చెయ్యండి బాగుంటుంది నూట డెబ్భై అండి అది ఐటెం వచ్చి బాగానే ఉంటుందండి ఇద్దరు ముగ్గురు తినచ్చండి అది ఫుల్ చెప్పుకుంటే క్వాంటిటీ ఆవన్నీ బాగానే ఉంటాయండి ఎంతమందికి కావాలండి బకెట్ బిర్యానీ ఉంటుందండి అది నలుగురు తినచ్చండి వేస్తామండి కర్రీ సెపెరేట్ వస్తుందండి బకెట్ బిర్యానీ చెప్పేయమంటారా బకెట్ బిర్యానీ చెప్పేయమంటారా పార్సిలా అండి ఇంకేం వద్దండి సరేనండి ఇదే ఫేమస్ అండి తణుకులో అయితే కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా అండి సరే ఫోన్పే చేస్తారా